నమస్కారం సార్ చెప్పండి సార్ ఏం కావాలి సార్ తప్పకుండ మీకు లేటెస్ట్ అంటే మాములు ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయండి ఆండ్రాయిడ్లో ఫైవ్జీలు కూడా వచ్చినాయండి ఈ మధ్యనా మీకు ఆండ్రాయిడ్లో అయితే ఇదిగోండి శాంసంగు వీవో ఇవి చూడండి ఒప్పో ఒప్పో వై వై నైంటీ వన్ ఎంత అండి అది శాంసంగ్ అంటావా శాంసంగ్ గ్యాలక్సీ ఎమ్ థర్టీ వన్ను ఇవి చూడండి నార్జో రియల్మీ రియల్మీలో నార్జో ట్వంటీ అండి అది రెడ్మి రెడ్మి నోట్ ఫైవ్ నోట్ సెవెన్ ప్రో ఇంకా ఇంకా కావాలంటే కనుక మీకు మోటరోలాలో ఉంటాయండి మోటరోలో లేదంటే వీవో ఇంకా అంటారా ఇంకేమున్నాయ్

ఎ ట్వంటీ ఎ ట్వంటీ త్రీ అండి అది మీకూ పదిహేడు వేలా పదిహేడు వేలు పడుతుందండి అది అది మీకూ క్యామరా బాగానే ఉంటాయండి కాకపోతే మీకు ఇదిగో ఇది చూశారా అండి రియల్మీ నార్జో అని చూశావా అదే స్పెసిఫికేషన్తో మీకు అంతకన్నా తక్కువ రేటుకు వస్తుంది శాంసంగ్ అంటారా అది బ్రాండు బ్రాండు కాబట్టి మీకు కొంచం రేటు అనేది ఎక్కువు కనపడతుంది మీకు అదే కావాలంటే ఇస్తానండి నాకేం ప్రాబ్లమ్ లేదు క్యామరా అంటారా మీకదీ ట్వల్ ఎమ్పి వస్తుందండి ఫ్రంట్ ఏమో ఎయిట్ ఎమ్పి వస్తుంది స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీకదీ ఫైవ్ థౌజండ్ ఎమ్ఎహెచ్ ఈ ర్యామ్ ఏమో ఎయిట్ జీబి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏమో వన్ ట్వంటీ ఎయిట్ వస్తుందండీ లేదండి లేదు లేదు మీకు ఫైవ్ జీ కావాలంటే అండి తక్కువలో తక్కువ అది పంతొమ్మిది వేలలో ఉన్నాయండి అంటే అన్ని ఆఫర్లు పోగా పంతొమ్మిది నుంచి మొదలవుతున్నాయ్ అండి లేదా ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అలా ఉన్నాయ్ మీకు పదిహేడుకి పది ఆఫర్ ఏం లేదండి దాని మీద ఫిఫ్టీ పర్ సారి టెన్ పర్సెంట్ ఆఫర్ అని ఒక ఎస్బిఐ కార్డు యూజ్ చేస్తే టెన్ పర్సెంట్ వస్తుందండి మీరు అప్పుడికప్పుడు సింగిల్ పేమెంట్లో మనీ మనీ కనుక కడి

స్టోరేజ్ వచ్చేసి ఎయిటు వన్ ట్వంటీ ఎయిట్ ఉంటుందండి కాకపొతే ఈ మధ్యన వన్ ప్లస్లో పదహారు వేలు అంటే మీకు అది దాంట్లో వచ్చేసి ఇంకా మోడల్స్ బట్టి ఉంటాయండి రేట్లు మోడల్స్ అంటే మీకు ఐ ఫోన్ కూడా ఉందండి కావాలంటే ముప్పై ఐదు వేలు ఎంతో అండి అది

అది కూడా పాతదే లేండి కొత్తది లేటెస్ట్ది ఏం కాదు ఇది చూడండి ఇవి బాగుంటాయ్ కదా శాంసంగ్ ఇది బాగానే ఉంటుంది రియల్మీ బాగానే ఉంటుంది ఇది వన్ ప్లస్ అంటారా అది ఈ మధ్యన ఏదో డ్యామేజ్ అంటే లైన్ ఎదో వచ్చి సాఫ్ట్వేర్ ఏదో పోతుందన్నట్టు వచ్చింది దాన్ని మళ్లీ వాళ్ళు రెక్టిఫై చేశారు లేండి కాకపొతే మీకు అయితే కనుక ఈ మూడు బాగుంటాయండి శాంసంగ్ గానీ మోటోరోలా కూడా బాగుంటాయండి కావాలంటే చూపింఛమంటే సరేనండి